హలో అదే ఇక్కడ కెమెరా వాడుతున్నప్పుడు చిన్న లెన్స్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది లెన్స్ లైటింగ్ ప్రాబ్లంలు మనకు ఇ అర్జెంట్గా ఒక లైటింగ్ సిస్టమ్స్ లెన్స్ కావాలి చాలా బ్రాండ్వి బ్రో ఇప్పుడు నేను ఫంక్షన్కి వచ్చాను చిన్న ఇష్యూ అయింది అదే లెన్స్తో మనకు లైటింగ్ ఆ లెన్స్ అయితే మన సాయి షాప్ ఉంది కదా సాయి షాప్ దగ్గరకు వెళ్ళి లెన్స్ అన్ని ఇస్తాడు సాయి షాప్ దగ్గరకు వెళ్ళి నాకు ఫోన్ చేయి నేను చెప్తున్నాను లెన్స్ ఎలాంటి లెన్స్ కావాలో మరి లైటింగ్ సిస్టమ్ అయితే మన గణేష్ లైటింగ్ సిస్టం ఉంటుంది కదా అక్కడికి వెళ్తే ఈ కొ కొన్ని లైట్స్ ఇస్తాడు మంచి లైట్స్ చెప్తున్న ఆడికి వెళ్లాక మర్చిపోకు ఒరేయ్ అది లెన్స్ మాత్రం కొంచం ఫ్రెష్గా ఏమైంది అంటే మనకు లెన్స్ ఇక్కడ ఎవడో అబ్బాయి వచ్చి గుద్దేసాడు అంతా లెన్స్ వచ్చి డస్ట్ పడి లోపలకి వెళ్లిపోయి మొత్తం డస్ట్ అవుతుంది ఆ ఫొటోస్ అనేది నీట్గా రావట్లేదు మరి లైటింగ్ సిస్టం కూడా అది గుద్దేసి పడిపోయి లెన్స్ మీద కింద ఉడిపోయి లైటింగ్ సిస్టం అయి డామేజ్ అయిపోయింది ఫుల్గా డబ్బులు తీసుకుంటాారు నా దగ్గర కానీ మళ్ళ ఇప్పుడు ఫంక్షన్ చేయాలి కదా దాని గురించి మంచి లెన్స్ ఒక లైటింగ్ సిస్టం కావాలి లైటింగ్ సిస్టం తెలిసిన ఆడికి వెళ్ళి ఫోన్ చేయి నాకు నేను చెప్తాను గణేష్ షాప్ దగ్గరికు వెళ్ళి సాాయి షాప్ దగ్గరకు వెళ్లితే చెప్తాను సాయి షాప్ దగ్గర లెన్స్ తె గణేష్ షాప్ దగ్గర లైటింగ్ సిస్టమ్ అందుకని డబ్బులు డబ్బుని ఫోన్పే చేస్తానులే నీకు ఏంటంటే మనకు ఎలాగ అయితే సాయి గణేష్ మనకు తెలుసు నా పేరు ఇస్తారు దాంతోపాటు ఇంకా ఇంకేమి ఉంది ఫాస్ట్గా చేయమని చెప్పు కొంచెం టైం అయిపోద్ది ఈ ఫంక్షన్ అనేది ప్రాబ్లమ్స్ లేట్ అయిపోద్ది చూడు ఈ ఫంక్షన్ నీట్గా చేస్తే మనకు డబ్బులు అనేదిని వస్తాయి సెట్ అయిపోద్ది అంటే ఫంక్షన్ వచ్చంది మన వల్ల ఈ ఏ మిస్టేక్ జరగకూడదు ప్రాబ్లం చూడు మరి ఫాస్ట్గా ఫాస్ట్గా ఒక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చేలాగ చూడు లైట్స్ లెన్స్ ఓకే తెచ్చేచ్చి నాకు ఫోన్ చేయి సరేనా అది ఇంకా ఏముంది అరే అరే మచ్చిపోయిన నువ్వు వచ్చినప్పుడు నీట్గా జర ఒల్లంత సో బండి మీద ఎలా పడితే అలా తెచ్చేకు లైటింగ్ చేస్తాము మంచి క్యాబ్ మీద ఏదనా బుక్ చేసుకుంటే మళ్ళీ దాని డామేజ్ అయితే బాగున్న సరే ఇంకా ప్రోగ్రామ్ కాన్సిల్ అయిపోద్ది ఈ రోజు చూసుకో మ క్యాబ్ బుక్ చేసుకో లేదంటే ఆటో బుక్ చేసుకొని లైటింగ్ సిస్టమ్ అది లెన్స్ నీట్గా ఆ లెన్స్ ఒక ఒక మంచి మంచి కర్చీఫ్లో అన్నా ఎందులో అన్నాపెడితే మళ్ళీ లాస్ట్ దారిలో వస్తే ఓపెన్లో అయితే డస్ట్ మటుకు పట్టి మళ్ళీ ఫోటోస్ తిన్నంగా రావు చూసుకో అర్థమైందా సరే సరే ఫాస్ట్గా తే మరచిపోకు ఓకే ఆడికి వెళితే నా పేరు చెప్తున్నా ఫ్రీగా ఫ్రీ అంట ఫ్రీ కూడా కావాల్సిన డబ్బులు మా వాళ్ళకి సరే అయితే ఉండు